మీకు ప్రత్యేకంగా వినిపిం విసుగు విసుగు పుట్టించిన లేదా కష్టం అనిపించిన ఆట ఏదైన ఏదైన ఏదైన ఎప్పుడైనా ఆడారా దాని మీద మీకు దాని మీద ఎలా సంబాలించారు నాకు విసుగు తెప్పించిన ఆట బాస్కెట్బాల్ ఎందుకంటే నాకు బాస్కెట్బాల్ ఎక్కువగా రాదు ఇంకా నేను దాని మీద ఎక్కువ ఫోకస్ కూడా చేయలేదు వాలీబాల్ నేను జస్ట్ ట్యాపింగే కదా జస్ట్ ఇలా ఆడేది కదా అనుకుంటు ఉండే ఒకసారి నేను వాలీబాల్ బాస్కెట్బాల్ ఆడదామని వెళ్ళాను అప్పుడు అప్పుడు నాకు బాస్కెట్బాల్ చాలా కష్టం అనిపించింది ఎందుకంటే బాస్కెట్బాల్లో ఉన్న ఉన్నంత అనుభవం నాకు లేదు కాబట్టి నాకు వాలీబాల్ చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి నేను వాలీబాల్ ఎక్కువ ఆడాను బాస్కెట్బాల్ కన్నా బాస్కెట్బాల్ ఈజీ అనుకుంటు ఉండే చాలా సులభం కదా ఇది జస్ట్ ఇలా ఆడేది అనుకుండే నేను తర్వాత తెలిసింది బాస్కెట్బాల్ బాస్కెట్బాల్ చాలా కష్టం బాస్కెట్బాల్ చాలా కష్టం అని ఎందుకంటే బాస్కెట్బాల్లో దాన్ని సేవ్ చేయడం మరియు దానిని ఎలా కాపాడుకోవాలి మరియు ట్యాపింగ్ కంటిన్యూగా చేయాలి దాన్ని కొడుతు ఉండాలి మళ్ళీ అది బౌన్స్ అవుతు ఉండాలి అవన్నీ చేయ చేయడం నాకు చాలా కష్టం అనిపించింది వాలీబాల్ కన్నా వాలీబాల్ ఈజీ చాలా సులభం ఎందుకంటే మనం ఒకసారి ఆడితే చాలు ఎందుకంటే దానికి నేను చాలా అంటే చాలా టైం ఇచ్చాను దానికి చాలా సమయం ఇచ్చాను వాలీబాల్కి కానీ నేను బాస్కెట్బాల్కి ఇవ్వలేకపోయాను ఎందుకంటే వాలీబాల్ మీద ఉన్న నాకు ఇష్టము బాస్కెట్బాల్లో లేదు అందుకునాకు బాస్కెట్బాల్ చాలా కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే దాని మీద చాలా ఫోకస్ చేయాల్సి వస్తుంది ఇంకా వాలీబాల్ వాలీబాల్ అంటారా వాలీబాల్ కూడా ఫోకస్ చేయాల్సిందే కానీ అందులో నా ఇష్టం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఏదైన అవుతుంది నేను కాన్ నేను ఎక్కువ శాతం వాలీబాలే ఆడాను కాబట్టి ఇంకా నాకు చిన్నప్పటి నుండి వాలీబాలే ఇష్టం బాస్కెట్బాల్ కన్నా ఇంకా నాకు బా బాస్కెట్బాలు అంతగా ఇష్టం లేదు మరియు వాటి వల్ల నాకు చాలా కష్టం అనిపిస్తుంది బాస్కెట్బాల్ ఎందుకంటే మనము ప్రతిసారి మనము దాన్ని సేవ్ చేయలేం ఇంకా ఇంకా ఆపోజిట్ టోన్ ఆపోజిట్ టీం వాళ్ళు మాకు హాని కల్పించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మనము ఎంత సురక్షితంగా ఉన్నాం అననుకున్న సరే వాల్ టీం వాళ్ళు మనలని తోస్తారు మరియు వాళ్ళు తొక్కుతారు ప కింద పడేస్తారు మన మీద తొక్కుకుంటు వెళ్తారు నాకు దాన్ని చూసి జాలి వేస్తుంది వాలీబాల్ అవన్నీ ఉండవు కాబట్టి నాకు బాస్కెట్బాల్ చాలా కష్టం అనిపిస్తుంది ఇంకా సులభం కాదని అనిపిస్తుంది అందులో బాస్కెట్బాల్ ఆడే వాళ్ళు చాలా గ్రేట్ అంటాం వాళ్ళకి వాళ్ళందరికి ప్రతి యొక్క మనిషికి వేరే వేరే ట్యాలెంట్లు ఉంటాయి అలా ప్రతి మనిషికి వేరే వేరే ఇష్టాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి నాకు బాస్కెట్బాల్ అంత సులభం కాదనుకుంటాను ఎందుకంటే బాస్కెట్బాల్లో ఉన్నంత అనుభవం నాకు లేదు మా ఫ్రెండ్ అంటు ఉండేది ఎప్పుడు బాస్కెట్బాల్ చాలా ఈజీ అని కానీ నేను అంటు ఉండే చాలా కష్టం అని ఎందుకంటే తనకు ఎక్కువ ఇష్టం కాబట్టి నాకు ఇష్టం లేదు కాబట్టి మన పాయింట్ ఏంటంటే మనకి ఇష్టం ఉంటే మనము ఏదైన ఇష్ట ఇష్టపడిన వస్తువుని మనం వదులుకోలేము అలాగే బాస్కెట్బాల్ కూడా ఆడ బాస్కెట్బాల్ నాకు ఇష్టం లేదు కాబట్టి ఇష్టం లేని వస్తువులని మనం వదిలేస్తాము కదా అలాగే నేను కూడా బాస్కెట్బాల్ని అంత చూడలేను ఇంకా నాకు విసుగు తెప్పిస్తుంది బాస్కెట్బాల్ ప్రతిసారి ప్రతిసారి మనం ట్యాపింగ్ చేస్తే చాలా విసుగు అనిపిస్తుంది అందుకని నాకు బాస్కెట్బాల్ ఇష్టం ఉండదు మరియు అందులో చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది ఈ బాస్కెట్బాల్ మనం ఎంత ఆడిన సరే పాయింట్స్ లభించవు మనకు మళ్ళీ బాల్ ఒకరు గుంజుకుంటే ఆడ విసుగు తెప్పిస్తుంది మళ్ళీ ఆపోజిట్ వాళ్ళు బాల్ ఒకసారి గుంజుకుంటారు మనకాడ తోసేస్తారు అన్నీ చేస్తారు కాబట్టి నాకు చాలా అంటే చాలా అంటే చాలా విసుగు తెప్పించింది